హలో సార్ హర్ష కుమార్ ట్రావెల్ ఏజెన్సీయేనండి సార్ నమస్తే సార్ నా పేరు వీరభద్రులండి సార్ మేము కాకినాడ వస్త్నాము రేపు మేము సాయంకాలానికి మాకు ఎల్లుండు ఎల్లుండి పొద్దున్నకి మేము ద్రాక్షారామం టెంపుల్కి వెళ్ళాలి అండి ద్రాక్షారామం గుడికి వెళ్ళాలి మాకే మాకేమైనా క్యాబ్ గట్టా మాకేమైనా పురమాయిస్తారా అండి అదేండి మాకు కూడా ఎల్లుండే కావాలండి ఎల్లుండి పొద్దున్నకే కావాలండి మాకు కూడాను మాకు ఎల్లుండి పొద్దున మాకైతే ఎల్లుండి పొద్దున్న ఏడు గంటలకల్లా రావాలండి ఎల్లుండి పొద్దున్న ఏడు గంటలకు వస్తే మేము ఎనిమిది ఆ టైంకి మేము బయలుదేరుతామండి ద్రాక్షరామం వెళ్ళి మేము అక్కడ గుళ్ళు అన్నీ ప్రద ప్రదక్షిణలు అన్నీ చేసుకుని మేము నా నాలుగు ఆ టైంకి అక్కడ ద్రాక్షరామం నుంచి బయలుదేరుతామండి మళ్ళీ కాకినాడ రావడానికి ఆరు ఆరున్నర అవుతదండి మాకు అప్పుడు వరకు మాకు అందుబాటులో కార్ కావాలండి మాకు మీకు మా అడ్రస్ గట్రా మీకు లొకేషన్ పెడతామండి మేము ఎంతవుద్దండి మాములుగా ట్రావెలింగ్ వెళ్ళడానికి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వందలా అండి ఓకే అండి అయితే నేను పద్దెనిమిది వందలూని అలాగే నాకు కార్ నెంబరూని డ్రైవర్ నెంబరు నాకు వాట్సప్ చెయ్యండే ట్రావెల్ చేస్తే వాళ్ళకి డ్రైవర్కి నేను లైవ్ లొకేషన్ పంపిస్తాను మా ఇంటి అడ్రస్ మీరు నాకు ఏడు గంటలకల్లా నాకు మా ఇంటి దగ్గరకి వచ్చేస్తే ఎనిమిది గంటలకల్లా బయలుదేరి పోతామండి అలాగే అండి